హలో శ్రీ సాయి మొబైల్స్ హియర్ అవునండి చెప్పండి ఎవరు అవునండి దీని కాస్ట్ ప్రస్తుతం వచ్చి సిక్స్టీ సిక్స్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉందండి అప్రాక్సీమెట్లీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ అండి

మీరు ఈఎంఐలాగా తీసుకోవాలి అనుకుంటే మంత్లీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ పే చేయాలండి మినిమమ్ ఈఎంఐకి మినిమమ్ ఏజ్ మీకు క్రెడిట్ కార్డ్ ఉండి ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలండి లేకపోతే మీకు ఏజ్ లేకపోతే ఒక ఆథరైజ్డ్ కోసైన్ ఉండాలండి మీతో పాటు ఏజ్ ఉన్నవాళ్ళు దీంట్లో వచ్చిమనకి టూ కలర్స్ ఉన్నాయండి ఎమరాల్డ్ గ్రీన్ ఫారెస్ట్ గ్రీన్ వాల్కానిక్ బ్లాక్ అని టూ కలర్స్ ఉన్నాయండి దీంట్లో రెండు రెం అలా ఉండడు అండి అది క అది కష్టమైజ్డ్ అటు నుంచి వస్తాయండి ఇవి ఓకే అండి దీంట్లో జెన్ జెన్ టూ అది ఒక మంచి ఏమంటారు స్నాప్డ్రాగన్ అని ఉంటుంది అండి దీంట్లో జెన్ వన్ స్నా జెన్ వన్ స్నాప్డ్రాగన్ ఉంటుంది దాంతోపాటు ఎయిటీ వాట్స్ సూపర్ హుప్ ఛార్జింగ్ ఉంటుంది అండి మీరు హాఫ్ అన్ అవర్ కూడా చార్జ్ చేయాల్సిన అవసరం లేదు ఫుల్ అయిపోతుంది ఎయిటీ వాట్స్ సూపర్ హుప్ చార్జర్ అండి మీరు థర్టీ మినిట్స్ ఛార్జ్ పెడితే ఒకరోజు మొత్తం యూజ్ చేయచ్చు గేమ్ ఆడకపోతే గేమ్ ఆడితే సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు అండి మీకు డిస్ప్లే కూడా మంచిగా స్మూత్ ఉంటుంది అండి వన్ ట్వంటీ వాట్స్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది వారంటీ వారంటీ వచ్చి వన్ ఇయర్ ఉంటుంది అండి డ్యామేజ్ అయితే మేము రిపేర్ చేసిస్తాం అండి వారంటీ ఉంటుంది అండి నో రిప్లైస్మెంట్ మీకు అదే ప్రోడక్ట్కి డ్యామేజ్ మేము చేసిస్తాం అండి ఒకవేళ అప్పుడు కాకపోతే అప్పుడు కూడా మంచిగా కాకపోతే మీకు న్యూ ప్రొడక్ట్ ఇస్తాం అండి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అప్రాక్సీమెట్లీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ అండి ఇప్పుడు వన్ప్లస్ కరెంట్ వన్ప్లస్ మోడల్స్లో ఇది టాప్ ప్లేస్లో ఉందండి సరే సరే అండి థ్యాంక్ యూ అండి ఓకే